సార్ చెప్పండి సార్ ఏంకావాలో తాజా కాయలండి మావి ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజే అయిపోతాయి తాజా కాయలే చూస్కోండి మీరు ఏమన్నా కావాలంటే పైన కట్ కోసిపెట్టాము దాంట్లో రెండు గింజలేసుకొని చూడండి కావాలంటే బొప్పాసి కాయలవి మీకు ఏంటి ఈరోజు తినేస్తారండి లేకపోతే దోర దోర వేయనా సరే అండి అదేలేండి మామిడికాయలెన్ని అండి ఎన్ని కేజీలు

మేమందరికి అదే అందరికన్నా తక్కువ రేట్లే అండి మీరొచ్చింది మీరింకా కొంచెం ఎదురుకు వెళ్తే కనుక మాకన్న ఎక్కువ రేట్లుంటాయి అండి అక్కడ ఇంకేమన్నా కావాల అండి ఇంకేమన్నా కావాలా సార్ డ్రాగన్ ఫ్రూట్ కానీ కివి కానీ యాపిల్స్ కాయలు

ఆయ్ ద్రాక్షా పళ్ళు కానీ ఏవి ఇవ్వనండి పచ్చవెయనా నల్లవెయనా నల్ల ద్రాక్షానా ఈ మాడికాయలు పరకన్నారు కదా అండి ఏన పరక రెండు పరకల పరక మీకు అది రెండొందల యాభై రూపాయలండి పరక ఈ దానిమ్మ కాయలంటారా రెండు కేజీలన్నారు కాబట్టి అది నూటిరవై నూటిరవై రెండు నలపై అండి బొప్పాసి కాయలు రెండూ కూడా ఒక్కోటి యాభై రూపాయలు వంద రూపాయలు అవి యాపిల్స్ కాయలు రెండొందలన్నారు అంతే కదా అండి రెండూ యాభై రెండూ రెండూ నలపై నాలుగు నాలుగు నాలుగు తొంభై అదో వంద ఐదు తొంభై ఇది రెండొందలు ఏడు తొంభై ఏడు తొంభై అండి ఏడు యాభై ఇవ్వండి సరిపోతుంది గిట్టదు అండి మరీ మీరు బాగ ఎక్కువ చెప్తున్నారు అండి ఇందులో ఏ ఏడు వందలు మాకేం రాదండి మీరు అదే అండి చూద్దాంలేండి అంటే మీరు కాదు సార్ మీరు మరీ అంత తక్కువంటే ఎలా అండి కనీసం రెండూ ఏడూ ఇరవై ఏడు ముప్పై అన్నా ఇవ్వండి సర్లేండి అయితే మేము తీసుకురండి మా దగ్గరకి ఎవరో ఒకర్ని